హలో అన్న మీరు బుక్ బుక్ స్టాల్ ఓనరా అండి మాకు బుక్స్ కావాలండి మా పిల్లలు ఇద్దరు పిల్లలున్నారు వాళ్ళకి బుక్స్ కావాలి వాళ్ళకి డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం డ్రాయింగ్స్ వేస్తారు డ్రాయింగ్స్ బుక్స్ ఉన్నాయా ఇద్దరి పాపలకు ఫోర్ బుక్స్ కావాలీ డ్రాయింగ్ వేసే బుక్స్ వైట్ పేపర్స్ది మళ్ళీ ఇంకా చాక్పీస్లు ఇట్లా ఇవి పెన్సిల్సు క్రయాన్స్ ఉన్నాయా స్కెచ్చెస్ కావాలండి ఇవి సార్ పేపర్స్ చాట్స్ ఉన్నాయా సార్ అవి కూడా కావాలి అదే మా మా ఇద్దరు పాపలకు సరిపడ కావాలంటే చెరు రెండు మనిషికి రెండు రెండు ఇవ్వండి అవన్నీ మొత్తం టోటల్ ఎంతవుతాయి అవునండి సెవెన్త్ క్లాస్ అమ్మాయి ఒక్క పాప ఇంకో పాప ఫోర్త్ క్లాస్ అండి వాళ్ళకివ్వండి డ్రాయింగ్ వెయ్యడానికి క్రయాన్స్ కావాలి స్కెచ్చెస్ కావాలి పెన్సిల్స్ కావాలి అయితే పెయింట్ పెయింట్ కూడా కావాలండి మాకు ఆ బ్రషెస్ కావాలి పెయింటేస్తానికి బ్రషెస్ కావాలి అది కావాలండి మాకు సరే అండి చాక్ పీస్ కూడా సార్ అవన్నివ్వండి తీస్కుంటాం సార్ చెయ్యండి ప్యాక్ చేయండి అవన్నీ మొత్తం తీసి ప్యాక్ చేయండి నేను తీస్కెళ్తా ఇద్దరు పాపలు సరిపోరా అండి ఫోర్ మనిషికి రెండు ఒక పాపకు టు టు కావాలి మొత్తం ఫోర్ ఫైవ్ కావాలి సరే అండి చేయం పెట్టేయండి తీస్కుంటాం తప్పకుండా ఓకే